ఇరవై మూడు సున్నా తొమ్మిది రెండు వేల పద్నాలుగు పదమూడు పన్నెండు పంతొమ్మిది వందల ఒకటి సున్నా ఒకటి సున్నా రెండు రెండు వేల ఇరవై మూడు సు పద్నాలుగు సున్నా రెండు పంతొమ్మిది తొంభై మూడు సున్నా తొమ్మిది సున్నా ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు